ప్రస్తుతం ఈ మధ్యకాలంలో పిల్లలకు తెలుగు భాష అనేది చాలా అంతరించిపోయిందండి అదేవిధంగా అంటే విద్యాసంస్థల్లో మన మాతృభాషకు ప్రాధాన్యత తక్కువవడం వల్ల మాతృభాష లిపి చాలామంది పిల్లలకి రాదు మాతృభాషలో మాట్లాడటం కూడా ఒక నేరంగా భావిస్తారు ఎందుకంటే ఒక పాశ్చాత్య సంస్కృతి అనేది మనకు అలవర్ అలవాటు అయిపోయింది అందుకని మాతృభాషని చాలా నిర్లక్ష్యం చేశారు అందుకనే ఆ ప్రభావంతోనే మన తెలుగు భాషలో ఉన్న ఆ ఒక ఆనందాన్ని ఆధునిక కాలంలో పిల్లలు ఆస్వాదించలేకపోతున్నారు ముఖ్యంగా వెరు వేరే ఆంగ్ల భాష హింది ఈ విధంగా అన్ని భాషల ప్రభావం వల్ల మాతృభాషనే చాలా నిర్లక్ష్యం చేసేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా మన తెలుగు భాషని ఖచ్చితంగా చదవాలి రాయాలి పాఠ్యాంశాలు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే ఒక క్రమశిక్షణ అలవర్చినట్లైతే ఆధునిక కాలంలో పిల్లలకి అందరికీ కూడా ఈ తెలుగు భాష పైన మక్కువ ఆసక్తి కలుగుతాయని నమ్ముతున్నాను అది లేదు కాబట్టే కాలక్రమేణ ఈ పాశ్చాత్య భాషల వల్ల మన తెలుగు భాష అంతరించిపోయే ప్రభావం ఉంది